నమస్తే అండి టైలర్గారేనా అండి మాట్లాడేది నేను లక్కవరం గవర్నమెంట్ స్కూల్ టీచర్ కింద చేస్తున్నాను అండి ఇలాగా స్కూల్ పిల్లలకి బట్టలు కుట్టాలి అండి అంటే ఒక వంద మంది ఉన్నారు అండి అదే మామూలుగా అబ్బాయిలు ఒక అరవై మంది దాకా ఉన్నారు అండి అమ్మాయిలు ఒక నలభై మంది ఉన్నారు అండి మళ్ళీ ఎంత అవుతుంది అండి అదేనండి మరి కొద్దిగా స్కూల్ పిల్లలు కదండీ మరి కొద్దిగా చూసి తీసుకోండి

అదేనండి మామూలుగా తీసుకువస్తా అంటే మరీ వంద మంది పిల్లలు ఉన్నారు కదండీ తీసుకురావడం కష్టం కదండీ మీరే కొద్దిగా వీలు చూసుకుని స్కూల్కి వచ్చి కొలతలు తీసుకోండి ఆయి రేపు పొద్దున్న కొంచెం పదింటికి వచ్చి కొద్దిగా కొలతలు తీసుకోండి అంటే వంద మంది దాకా ఉన్నారు కదండీ పిల్లలు అందరినీ తీసుకుని రావాలంటే యాతన కదండీ మీరే కొద్దిగా వీలు చూసుకుని వస్తే అంటే వీలు చూసుకుని వస్తే మీరు వాళ్ళ కొలతలు తీసుకొందురు ఆ సరే అండి అయితే మామూలుగా ఏ టైమ్ అంటే మీకు అందుబాటులో అయ్యేదే చూసుకోండి అంటే మీరు ఒక వారం రోజుల్లో ఇచ్చినా పర్లేదు పది రోజుల్లో ఇచ్చినా పర్లేదు కొద్దిగా మీ వీలు చూసుకుని అవి త్వరగా ఇచ్చేలాగా కొద్దిగా చూడండి సరే అండి అయితే మీ వీలు చూసుకుని రండి కొలతలకి అలాగే అండి ఉంటాను